మొక్కలంటే మనం ప్రతి ఒక్కరూ మొక్కలను ఇష్టపడాలి మొక్కలను ప్రేమించాలి మొక్కలు లేనిదే మన మనుగడ లేదు అందువలన తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన భాద్యతగా మొక్క నాటి పెంచాలి మన తోటలో అంటే పెరటి తోట అని ఉండేది పూర్వకాలంలో ఇప్పుడు పూర్వకాలంలో లాగా పెరటి తోటలు కనుమరుగైపోయినాయి ఉదాహరణకి ఇప్పుడు మళ్ళీ మిద్దె తోటలని చెప్పేసి మొక్కలని పెంచుతున్నారు దాంట్లోనే అన్ని మొక్కల్ని పెంచుకోవచ్చు మన ఇంటి దగ్గరే కూరగాయలు మన తోటలోనే మా పొలంలో అయినా కాని ఇంటి దగ్గరయినా కాని పెరట్లో అయినా కాని మిద్డెపైన అయినా కాని మనం ప్రతి ఒక్కరు కూరగాయలని ఆకుకూరలని పండ్ల మొక్కల్ని అన్నీ పెంచుకోవాలి పెంచుకుంటున్నారు ఇప్పుడు పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ పెంచిన దానివల్ల మనకి ఉదాహరణకి దాని ధరలు కూడా తగ్గుతాయి అదే కాకుండా ప్రత్యేకంగా మనం ఆరోగ్యంగా ఉండటానికి మనం ఇష్టపడి మన తోటలో పెంచుకొని మనం చేసుకొని తినడం వల్ల మనకి చాలా సంతోషాన్ని మన కుటుంబ సభ్యులకి ఆరోగ్యాన్ని మనకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము మన వలన కొంతమంది ముఖ్యంగా మనమందరినీ బాగుపరచలేకపోయినా కానీ కొంతమంది నైనా మనము మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాము మంచి మొక్కల్ని పెంచి వాటి ద్వారా వండుకొని తిన్న ఆహారం మంచిది అవుతుంది ఇప్పుడు అన్ని రసాయనిక ఎరువులను ఉపయోగించి ప్రతి ఒక్కటి పండిస్తున్నారు అవి తినడం వలన అనేక రకాల జబ్బులకు గురి అవుతున్నాము కాబట్టి ఇప్పుడు రసాయనిక ఎరువులని వాడకుండా ప్రకృతి వ్యవసాయంగా ఒక గోమాతను తీసుకొని ఆ గోవు గోమయం ద్వారా గోమూత్రం ద్వారా మొక్కలని పెంచవచ్చు చెట్లని స్థానికంగా మనం నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకుని మనం కొబ్బరి చెట్లు కాని ఉసిరి చెట్లు కాని ఇప్పుడు మామిడి చెట్లు కాని ప్రతి ఒక్కటి మనకి ఏం కావాలి నేరేడు కాని జామ కాని సపోటా కాని ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకి నర్సరీ వలన మనకి స్థానికంగా దొరుకుతాయి అవి తీసుకొని వచ్చి మన తోటలో మనం ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకం వేసుకున్న కాని మనకి ఉపయోగం ఉంటుంది మనం తినడం వల్ల మన ఇంట్లో వాళ్ళు తింటారు మన బంధువులకి ఇవ్వచ్చు మన చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వవచ్చు లే లేదా కొన్ని ఎక్కువ పెట్టుకొని దానితోటే మొక్కలతోనే పెంచి చెట్లను పెంచి జీవనోపాధిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు జీవనోపాధిగా మొక్కలు ఉదాహరణకి అవి మొక్కలు లేకపోతే ఇప్పుడు మనకి ఈ కలపా టేకు ఇలాంటివి పెంచిన దానివల్ల ఇప్పుడు మనం ఇంట్లో వాడే మంచం కాని డ్రస్సింగ్ టేబుల్ కాని ఒక కుర్చీ కాని ఒక స్టూల్ కాని ఒక కాని కాట్ కాని ఇవన్నీ మనం చిన్న చిన్న స్టూల్స్ కాని ఇవి ఉయ్యాల కాని ఇలాంటివన్నీ మొక్కలు పెంచిన్ దానివల్లే ఆ టేకు చెట్లు వల్లే మనం ఇవ్వన్నీ ఫర్నిచరు చేసుకోవచ్చు ఇప్పుడు తలుపులు కాని కిటికీలు కాని ఇల్లు కట్టినప్పుడు కూడా మనకి మొక్కలు ఎంత ఉపయోగపడతాయి మనకి అందిస్తాయి అనమాట మొక్కల్ని పెంచడం వలన ఇప్పుడు మనకి తలుపులు కిటికీలు అన్నీ వస్తాయి ఈ విధంగా మనము మొక్కల్ని ప్రతి ఒక్కరు చెట్లని పెంచాలి మొక్కల్ని పెంచిన దానివల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యంగా మనం జీవించాలి అంటే మానవ మనుగడ సాగాలి అంటే ప్రతి మనిషి మనం మనం ఎందుకు అవసరం అంటే మనం తినాలి మనం ఉండాలి మన జీవించాలి బ్రతకాలి అంటే ఆరోగ్యంగా బ్రతకాలంటే ముఖ్యంగా మనం మొక్కల్నిపెంచకుండా మొక్కలు వలనే మనం ఆహారం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి క్యారెట్లు కాని దుంపలు కాని ఆకుకూరలు కాని వేరుశెనక్కాయలు కాని ఏవైనా కాని ఇప్పుడు ఆ ఆ నూనెలు తీసుకున్నా కాని శనగపప్పులు నువ్వులు సా సా పొద్దుతిరుగుడు విత్తనాలు ఇలా ప్రతి ఒక్కటి మొక్కల వలనే వస్తాయి అలాగే ఇప్పుడు గోధుమలు ఇప్పుడు ఆహారం పదార్థాల్లో తీసుకున్న కాని గోధుమలు కాని జొన్నలు కాని రాగులు కాని సద్దలు కాని అరికలు కాని సామలు కాని ఊదలు కాని ఇవన్నీ కూడా మొక్కలు ద్వారానే వస్తాయి ఇవన్నీ మొక్కలు కిందే వస్తాయి ఇప్పుడు స్థానికంగా ప్రతి ఒక్కటి నర్సరీలో ప్రతి చెట్టు దొరుకుతుంది ప్రతి మొక్క దొరుకుతుంది ఉదాహరణకి ఇప్పుడు కడియం నుంచి నర్సరీ ఫేమస్ కడియం నర్సరీ ప్రాముఖ్యతని పొందింది ఆ నర్సరీ నుంచి రాజమండ్రి వాళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మనకి ప్రతి ఊరిలో ఇప్పుడు తిరుపతిలో కాని నెల్లూర్లో కాని కాళహస్తిలో కాని ప్రతి ఊరిలో ఎక్కడ నర్సరీలు చాలా అభివృద్ధి చెందాయి అనమాట ఇప్పుడు ఎన్నో నర్సరీలు ఉన్నాయి ఒక్కొక్క ఊరిలో ఆ నర్సరీలోకి వెళ్ళి మన రకరకాలు ఇప్పుడు జామ తీసుకుంటే దాంట్లో తొమ్మిది రకాల దాకా ఉన్నాయి సపోటా తీసుకుంటే తొమ్మిది రకాల దాకా ఉన్నాయి మామిడి తీసుకుంటే ఒక ఇరవై రకాల పైన ఉన్నాయి ఇట్లా అన్ని రకాల పండ్లని మనం మొక్కలు తెచ్చుకొని పెంచుకున్న దానివల్ల సంతోషంగా మన చేతులతో మనం పెంచాము మన పెరట్లో పెరిగింది మనం తీసుకుని దాన్ని తినడం వల్ల సంతోషం మన కుటుంబ సభ్యులకి ఆహారం అందించాము ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము మొక్కల్ని పెంచడం వలన ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచుకోవాలి స్కూల్స్ ఇప్పుడు పాఠశాలల్లో కాని పిల్లలకి మొక్కల్ని పెంచే అలవాటుని చిన్నతనం నుంచే వాళ్ళ చేత ఒకరోజు ఆదివారము ఒక గంట సేపు వచ్చి వాళ్ళని ఒక్కొక్కరి చేత ఒక్క మొక్క నాటించి దాన్ని కాపాడే బాధ్యతని వాళ్ళకి అప్పగిస్తే కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఇప్పుడు ప్రకృతి బాగుండాలి అని కంపల్సరీ మన బాధ్యతని ప్రత్యేకంగా కొంతమంది ప్రకృతిని ప్రకృతి ప్రేమికులు ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో పిల్లల చేత నాటిస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు అలాంటి మంచి పనులు చేసే దానికి మనం కూడా మన బాధ్యతగా మనం దేవుడు ప్రకృతిని ప్రా మనకి కాపాడుకునే బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి మనం ఈరోజు ఉన్నాము అంటే మన పూర్వతరాల వాళ్ళు అనేక రకమైనటువంటి మొక్కలను నాటి చెట్లను పెంచి మనకి అందించారు కాబట్టి ఈరోజు ఈ విధంగా మనం బ్రతకగలుగుతున్నాము అందువల్ల మన భా భావితరాల వాళ్లు కూడా చక్కగా వాళ్ళు బ్రతకాలి అంటే మనం కూడా తప్పనిసరిగా మొక్కలని పెంచి మన తోటలో ఇప్పుడు కొబ్బరి చెట్టు ఇలాంటివి పెంచడం వలన కొబ్బరి చెట్టు చింత చెట్టు ఇట్లాంటి ఈ చెట్లు పెట్టడం వలన ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అవి మన తరంకి అవతల తరం వాళ్లకి ఇస్తూనే ఉంటాయి వాటి యొక్క ఫలాలను వాటి యొక్క కాయలను చింతకాయలను కొబ్బరికాయలను అట్లా మనం కోసుకుంటూనే ఉండవచ్చు ఒక కొబ్బరి చెట్టునే తీసుకుంటే ఉదాహరణకి మనకి కొబ్బరికాయలు వస్తాయి నీళ్లు కొబ్బరి నీళ్ళు వస్తాయి దాని తర్వాత ఆకులని ఉపయోగించుకుంటాము గోడలాగా కట్టుకొని పందిరి లాగా కట్టుకుని అలాగా మళ్ళీ పుల్లలు తీసుకొని చీపుర్లుగా వాడుతాము ఇలాగా అనేక రకాలుగా కొబ్బరి మొక్క మనకు ఉపయోగపడుతుంది అలాగే చింతమొక్క తీసుకున్న కాని చింతకాయలు వస్తాయి మనం ప్రతి కూరల్లోనూ చింతపండుని రసంకి అండ్ సాంబార్ కూరలకు అంత వాడుతాము ఇలాగా మన తరం వాళ్లే కాకుండా అవతల తరం వాళ్ళకు కూడా వంద సంవత్సరాలు తప్పనిసరిగా ఉంటాయి ఈ కొబ్బరి మొక్కలు చింత మొక్కలు చింత చెట్లు ఇట్లాంటివి ఇట్లా ప్రతి ఇప్పుడు ఆకుకూరలను తీసుకుంటే పది రోజులు పదహైదు రోజులకి మనకి మొలకలు ఎత్తి వస్తాయి అట్లాగా చిన్న మొక్కలు దాని తర్వాత పెద్ద మొక్కలు మనకి ఏవి వీలైతే అంతవరకు మన తోటలో మనము పెరటి తోట అయినా కావచ్చు మన కై కయంలో పొలంలో అయిన కావచ్చు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పెంచడం అనేది నేర్చుకొని పిల్లల చేత వాళ్ళకి చెట్లు పెంచే అలవాటు చేసి వాళ్ళు ఏదో ఒక చెట్టు వాళ్ళు ఒక బిడ్డ పుట్టినప్పుడు ఒక చెట్టుని నాటితే ఆ బిడ్డ పెరుగుతూ ఉంటే ఆ చెట్టు వలన కూడా మనకి ఎన్నో పండ్లను ఇస్తూ పూలను ఇస్తూ ఉంటుంది అలా ఉదా ఉదాహరణకి ఇప్పుడు మనం పలానా చెట్టు ఈ బాబు పుట్టినప్పుడు వేసాము ఆ వయసు ఆ అబ్బాయి వయసు ఎంత ఆ చెట్టు వయసు అంత అట్లా మనం అనుకోవచ్చు ఓ గుర్తుగా పెంచుకోవచ్చు చక్కగా మనము ప్రతి ఒక్కరు నాటాలి మొక్కలను నాటాలి చెట్లను పెంచాలి మన పూలు కాని పండ్లు కాని కాయగూరలు కాని ప్రతి ఒక్కటి ఆరోగ్యంగా మనం తీసుకోవాలి మనం ఉండాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా మనం పెంచుకునే దానికి ప్రయత్నం చెయ్యాలి